తెలుగు భాషను కాపాడటానికి అనేక విధాలుగా ఎన్నో సంస్థలు ప్రోత్సాహిస్తున్నాయి మరి ఈ భాష బతకాలి అంటే ఆ భాషని ప్రపంచాన్ని జయించాలి అన్న కోరిక ఉన్నా కూడా దాన్ని చేరవేసే గొంతు ఉండాలి ఆ గొంతు మనదో మన భావితరాలదో అవుతుంది మమ్మీ డాడీ సంస్కృతికి టాటా చెప్పి అమ్మానాన్న అనటం నేర్పించాలి ఇంట్లో వాళ్ళు తెలుగులో మాట్లాడి పిల్లలతో తెలుగులోనే మాట్లాడించాలి తెలుగు నిఘంటువు ఇంట్లో ఉంచటం వల్ల పిల్లల చేత పదాలకి అర్దం అర్ధాలు తెలుసుకునేలా చేయాలి తెలుగు వార్తాపత్రికలు పిల్లల చేత చదివిస్తూ చిన్నప్పటినుండి వాళ్ళకి అలవాటు చేస్తే దాని ఉపయోగం ఎంతో ఉంటుంది తెలుగు సాహిత్యం పాటలు నాటకాలు పాత సినిమాలు వారపత్రికలు మాసపత్రికలు చందమామ కథలు ఇలా ఎన్నో రకాల ద్వారా పిల్లలకి తెలుగుని అలవాటు చేయడం వల్ల మన తెలుగు భాషను కాపాడుకోవచ్చు